నేను ఇండియాలో ఎన్నో టూరిస్ట్ ప్లేసులు చూశాను అందులో నాకు బాగా నచ్చింది జైపూర్ ఏరియా ఒకటి అండమాన్ని విజిట్ చేశాను అదొకటి ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ చూశాను అలాగే హైదరాబాదులో కూడా నేను విజిట్ చేశాను దానివల్ల నేను చూసిన దాంట్లో నాకు బాగా నచ్చింది హైదరాబాదు మన నేటివ్ ప్లేస్ అయినా కూడా కానీ నేను ఎన్నో ప్లేసెస్ చూసిన దాంట్లో నాకు హైదరాబాదు నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత మన దేశ రాజధాని ఢిల్లీ చూశాను అది కూడా చాలా నచ్చే చాలా ప్రతి మనిషి కూడా కంపల్సరిగా ఇవి చూస్తే మంచిది చూడటానికి చాలా బాగుంటాయి అలాగే అండమాన్ దీవుల్ని చూడటానికి కూడా పోర్ట్ బ్లేర్ వెళ్ళి అక్కడ నుంచి కూడా చూడ వచ్చు ఇండియాలో ఎన్నో ప్రకృతి సిద్ధంగా తయారైన ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి సిటీస్ ఉన్నాయి అవన్నీ చూడటానికి చాలా బాగుంటాయి ఆ నిజంగా ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు